రండి రారండి రారండి ఇక్కడ కూర్చోండి ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకోండి

నేను చెన్నై దాక వెళ్తున్నానండి మీరు ఎక్కడికి ఎలుతున్నారండీ అవునండి అవును విజయవాడ వచ్చేదాక ఉండండి భోజనం చేసారా

విజయవాడలో ఉంటాయి కదండి అవునండి అవునండి చూస్తున్నాను అదే ఈ పది సంవత్సరాల్లో బాగా డెవలప్ అయ్యిపోయింది అండి బాబు ఆయ్ ఈ మధ్యకాలంలో ప్రయాణాలు తక్కువండి ఆయ్ మీరు ఎక్కడికి భారతదేశంలో మీరు ఎక్కడికి వెళ్ళాలన్న మెయిన్ మీరు విజయవాడ జంక్షన్కి వచ్చే ఏలుతారు ఆ జంక్షన్ నుంచే వెళ్ళాలి మాన్ మన ర మన స్టేటోళ్ళు ఏంటి భువనేశ్వరోళ్ళు ఏంటి లేకపోతే తెలంగాణ వాళ్ళు ఏంటి మీకు అన్నిట్లికి మెయిన్ జంక్షన్ కదా అది

అవునవును అవును బా డెవలప్ అయ్యిందండి విజయవాడది ప్లాట్ఫార్మ్స్లు కూడ మీకు సికింద్రాబాద్తో పోలిస్తే సికింద్రాబాద్తో పోలిస్తే మీకు విజయవాడ బాగా ఎక్కువ మీకు ఇక్కడే మీకు ఇక్కడ ఉన్న ట్రైన్లు కూడ మీకు ఇక్కడికి వచ్చిన ట్రైన్లు కూడ మీకు ఏ స్టేషన్లోనూ రావు మన ఈ సౌత్ సెంట్రల్ రైల్వే సంబంధించి

పడుకోండి గురువుగారు మీరు ప్రయాణం చేసి వచ్చారు అసలే బయటనుంచి మళ్ళి ఇప్పుడు రెస్ట్ తీసుకోండి పైకెక్కేస్తారా పైన పడుకోండి పై బెర్తులో అలాగే